కొందరు వ్యక్తులు దానం ప్రార్థన మరియు ఆధ్యాత్మిక గ్రంథాల పఠణం ద్వారా ఆధ్యాత్మిక మార్గదర్శకత్వం పొందుతారు ఇతరులు ఆధ్యాత్మిక గురువులు లేదా మార్గదర్శకుల నుండి సలహా తీసుకుంటున్నారు ఈ విధంగా వారు తమ జీవితాల్లో ఆధ్యాత్మిక సమతుల్యతను కొనసాగిస్తారు అదనంగా కొన్ని స్థంగాలు ఆధ్యాత్మిక కార్యక్రమాలు మరియు ఉత్సవాలు నిర్వహిస్తాయి ఇవి ప్రజలను ఆధ్యాత్మికంగా కలుపుతాయి మరియు వారి విశ్వాసాన్ని పటిష్టం చేస్తాయి ఈ కార్యక్రమాలు ఆధ్యాత్మిక వాతావరణాన్ని సృష్టించి ప్రజల మధ్య సంఘాన్ని బలోపేతం చేస్తాయి ఈ ప్రాంతంలోని ప్రజలు తమ ఆధ్యాత్మిక జీవితాలను మెరుగుపరచుకోవడానికి వివిధ మార్గాలను అనుసరిస్తారు వారు తమ విశ్వాసాన్ని బలోపేతం చేయడానికి మరియు ఆధ్యాత్మిక మార్గదర్శకత్వం పొందడానికి వివిధ వివిధ పద్ధతులను ఉపయోగిస్తారు